నేను చదివిన చివరి పుస్తకం ది హిట్లర్ క్యాంప్స్ ఈ పుస్తకం రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీలు నిర్వహించిన క్యాంపులు గురించి ఒక భయంకరమైన వివరణ ఈ పుస్తకం నాకు చాలా ప్రభావం చూపింది ఎందుకంటే ఇది మన మానవ చరిత్రలో ఒక భయంకరమైన కాలాన్ని గుర్తుచేస్తుంది ఈ పుస్తకం నాకు మానవుడిలో చెడు గురించి ఒక కొత్త అవగాహన ఇచ్చింది మానవుడిలో చెడు అవగాహన గురించి ఈ పుస్తకం చాలా వివరంగా చెప్పింది నాజీలు చేసిన హింస మరియు దుర్మార్గం గురించి తెలుసుకోవటం నాకు చాలా బాధ కలిగింది ఈ పుస్తకం నాకు మానవుడు ఎంత భయంకరుడో ఉండగలడో చూపించింది మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి ఒక కొత్త అవగాహన ఈ పుస్తకం నాకు మన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి చాలా బాగా చెప్పింది హింసాత్మకంగా ఉండగలదో చూపించింది ఈ పుస్తకం నాకు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి మరియు సంకేతాలను గుర్తించగలగాలి అని నేర్పించింది మనం మార్పులు తీసుకురావటానికి ఏమీ చేయవచ్చునో దాని గురించి కొత్త అవగాహన ఈ పుస్తకం నాకు నేర్పించింది ఏమి చేయవచ్చనే దాని గురించి ఒక కొత్త అవగాహన ఇచ్చింది ఈ పుస్తకం నాకు మనం అన్ని కలిపి పనిచేస్తే మ ఈ ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా చేయగలం అని నేర్పించింది ఈ పుస్తకం నాకు చాలా ప్రభావం చూపింది మరియు నా జీవితాన్ని మార్చింది ఈ పుస్తకం నాకు మానవుడిలో చెడు గురించి ఒక కొత్త అవగాహన ఇచ్చింది నాకు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రపంచం గురించి ఒక కొత్త అవగాహన కలిగింది ఈ పుస్తకం మనం మార్పులు తీసుకురావటానికి ఏం చేయవచ్చునో దాని గురించి కొత్త అవగాహన కలిగింది అంతేకాకుండా ఈ పుస్తకం ఎన్ని సార్లు చదివినప్పటికీ మరలా మరలా చదవాలనిపించేటట్లుగా ఉంది మంచి అర్ధాన్ని మంచి భావాన్ని కూడా ఇచ్చింది దీనివల్ల నేను చాలా సం సంతృప్తిగా ఉన్నాను